బాబు టాక్సీ అయ్యా బాపట్ల దాక వెళ్ళాలి వస్తావా తొందరగా తీసుకెళ్ళగలవా నాకు లేట్ ఉండకూడదు నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి నాకు అక్కడు మ్యారేజ్ ఒకటి ఉంది ఇప్పటికి టైమ్ అయిపోయింది మరి నువ్వు త్వరగా తీసుకెళ్తానంటే ఎక్కమంటారా ఆ సరే పద ఏం చేస్తా ఉంటావు బాబు నువ్వు

ఓకే ఫ్యామిలీ ఓకేనా ఎంతమంది పిల్లలు ఓకే ఆ ఇంకేంటి సంగతులు డ్రైవింగేనా ఇంకా ఏమైనా చేస్తారా డ్రైవింగ్ ఏనా ఇంట్లో మీ వైపు ఇంట్లో ఉండిద్దా ఆమె కూడా ఏమైనా చేసిద్దా హౌస్ వైఫ్ ఏనా ఓకే పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఓకే టెన్త్ ఎయితా ఓకే ఓకే ఇద్దరు మగ పిల్లల ఆడపిల్లల మగా ఆడ ఓకే తొందర పోనీ బాబు కొంచెం తొందర పా ఇప్పుడే చాలా లేట్ అయింది ఏం తమ్ముడు ఇంత సేపు ఆగావు ఏంది తొందరగా పోనీ తమ్ముడు అరే చెప్పాను కదా నీకు ముందే చెప్పాను కదా తొందరగా నేను చేరుకోవాలని ఈ రూటు కాదు ఇంకో రూటు ఉంది కదా ఆ రూట్ నుంచి పోనీచ్చుగదా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ నువ్వు ఇరుక్కుని నన్ను ఇబ్బంది పెడతం తప్పితే ఏం చెప్పు నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎలా ఇయ్యగలను చెప్పు నీకు ముందే చెప్పే నేను ఎక్కే ముందు చెప్పానా లేదా నేను చెప్పకపోతే నువ్వు అనుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఎక్కి వెళ్ళే వాడిని కదా ఏందిది చెప్పాను కదా అబ్బాయి ఫస్టు ఏమి నువ్వు చూస్తేనేమో ఏం తగున్నావా ఏంది లేదా మరి ఇంకొక రూట్ నుంచి పోనీ టైమ్ అయిపోతుంది నాకు అసలకి ఇప్పటికి చాలా టైమ్ అయింది కాదు బాబు నువ్వు బాధపడతాం కాదు నేను అన్న మాటని కాదు నీకు ముందే చెప్పా కరెక్టుగా తీసుకెళ్తావా లేదా అని నువ్వేం చెప్పావు తీసుకెళ్తానని చెప్పావా